మేము మా పసిపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము వాళ్ళ చుట్టు ప్రక్కల దోమలు ఈగలు వాలకుండా వాళ్ళకి నెట్టు వాళ్ళకంటూ సపరేట్గా నెట్టు వేసి పెడతాము అలాగే ఇంటిని కూడా పరిశుభ్రంగా డెటాల్తో క్లీన్ చేసి ఇంట్లోకి ఏమి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాము అలాగే పిల్లలకి సంబంధించిన సపరేట్ క్లాత్స్ వాళ్ల టీత్ వాళ్ళ లిప్స్ తుడవడానికి సపరేట్ క్లాత్స్ వాళ్ళకంటూ ప్రతి వస్తువు ప్రతి ఒక్కటి వాళ్లకి సపరేట్గా వాళ్లవి వాళ్లకి సపరేట్గా యూస్ చేస్తాము అలాగే వాళ్ళకి మిల్క్ బాటిల్స్ ఇంకా వాళ్ళకి ఏమంటారు వీళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అయినా ఏ దున్నకాని వాళ్ళకి కరెక్ట్గా టైం టు టైం ఏసీ కరెక్ట్గా మిల్క్ టైం టు టైం ఇచ్చి ఆ మిల్క్ బాటిల్స్ని మళ్ళీ హీట్ వాటర్లో క్లీన్ చేస్తాము మరి నార్మల్ వాటర్లో క్లీన్ చేస్తే అందులో డస్ట్ ఉంటుంది మళ్ళీ వస్తే కదా అందులో చిన్న చిన్నగా ఏమంటారు చిన్న చిన్న పురుగులు ఇంకా డస్ట్ అది మళ్లీ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ వాటర్ బట్టి వాళ్లకంటూ సపరేట్గా హీట్ వాటర్ చేసి అందులో వాళ్ళ మిల్క్ బాటిల్స్ వేస్తాము మళ్ళీ వాళ్లకి లిప్స్ క్లాత్ సపరేటు వాలి వాళ్ళ ఇట్లా క్లాత్స్ కూడా వాళ్లే వాళ్ళ చిన్న పాపకి సంబంధించిన క్లాత్స్ సెపరేట్గా వాష్ చేసి వాటిని సెపరేట్గా ఎండేస్తాము చుట్టుపక్కల ఏమి రాకుండా నెట్ యూస్ చేస్తూ టైం టు టైం అన్ని పెడుతూ జాగ్రత్తగా చూసుకుంటాము జాగ్రత్తగా వాళ్ల కావాల్సిన వస్తువులు అని వాళ్లకు కావాల్సిన మిల్క్ బాటిల్స్ అయినా ఏదైనా జాగ్రత్తగా హీట్ వాటర్లో పెట్టి మంచిగా వాష్ చేసి వాళ్ళకి మళ్ళీ పెడతాం